నమస్తే మేడం శ్రీ అన్నమయ్య స్కూల్ వాళ్ళతో మాట్లాడుతున్నానా కాదు మేడం మా ఇంట్లో ఇద్దరు కొడుకులున్నారు మాకు ఒకరు ఎల్కేజీ ఒకరు సెకండ్ క్లాస్ వాళ్ళని మీ స్కూల్లో జాయిన్ చేయించాలనుకుంటున్నాము కొద్దిగా మీ స్కూల్ గురించి మాకు కొన్ని డీటెయిల్స్ చెప్తారా అంటే మా వీదిలో వేరే వాళ్ళు కూడా చదువుతున్నారు కొద్దిగా బాగా చెప్పారు మీ స్కూల్ గురించి

ఓకే మేడం ఓకే ఇప్పుడు ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కి పెడతారు మేడం ఓకే ఓకే మేడం ఇప్పుడు మరి ఇన్ కేేస్ క్వాలిఫై అయితే మా రెండో పిల్ల పెద్ద పిల్లవాడికి ఎంతుండచ్చు మేడం సెకండ్ క్లాస్ వాడికి ఫీజు ఓకే దానిపైన మళ్ళీ వేరేవి ఏమైనా ఉంటాయా మా పిల్లాడు ప్ర ఓకే మేడం మా పిల్లాడు ప్రీవియస్ స్కూల్లో చదివేటప్పుడు లైక్ స్కూల్ ఫీజులోనే మొత్తం బుక్స్ ఇస్తూ ఉన్నారు మరి మీరు బుక్స్ కూడా ఎక్కువ ఫీజ ఎక్స్ట్రా ఫీజ అంటున్నారు మరి అవును ఇప్పుడు మా వాడికి ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వస్తే ఎంత తగ్గిస్తారండి ఫీజు ఏమన్నా ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తారా ఇప్పుడు మా చిన్న పిల్లవాడికి ఎంత ఉంటుందండి యూకేజీ వాళ్ళకి ఫీజు మ్మ్ అవునా హాఫ్ డే నేనా ఇప్పుడు టీచర్లు బాగా చెప్తారా పిల్లలకి అర్థమయటట్టు అర్ధమయ్యేటట్టు అవునా మా కొట్టడాాలు అలా ఏం ఉండవు కదండీ పిల్లల్ని ఓకే అండి